చేపలు పీతలు కావాలండి అంటే చెరువు చేప కాదండి పులస కావాలి నాకూ పులస ఎంతుంటుంది అదే ఎక్కువ రేటే కాకపోతే పులస గురించే వచ్చానండీ సముద్రం చేపలవి వద్దు అవి రోజు ఎప్పుడు తింటూనే ఉంటాం కదా అర కేజీ అంటే ఇప్పుడూ మా ఫ్యామిలీ గురించి కాదండీ చుట్టాలు వస్తున్నారు బే బెంగుళూరు నుంచి చుట్టాలు వస్తున్నారండి అందుకనీ ఒక పదిమందికి సరిపోయేలాగా కేజీ చేప కావాలీ రెండు వేలు అయినా మూడు వేలు అయినా పర్వాలేదు పెద్దవి ఏమైనా ఉంటాయా చేసిస్తారా ఎనిమిది వేలా దాని బదులు బంగారమే కొనుక్కోవచ్చు కదా నువ్వు చాలా ఎక్కువ రేటు చెప్తున్నావమ్మా ఐదు వేలకి ఇస్తావా సరే పీతలు ఎలా వస్తాయి పెద్దవి కావాలి నాలుగూ మూడు వందలా అంటే నా చెప్పాను కదా నాలుగూ సరిపోవు అనీ ఒక పాతిక అలా ఉండేలాగా మొత్తం వెయ్యి ఇప్పుడూ మా ఇంట్లో ఎలా తింటాం నువ్వు చెప్పాలేంటి నాకు మాములుగా ఇంత మందికి కావాలీ ఎక్కువ కావాలని చెప్తున్నాను నేను మొత్తం అన్నీ కలిపీ ఎనిమిది వేలు ఏడు వేలు సరుకుంటుందా అవన్నీ ఇచ్చేయండీ కానీ అన్నీ చేసే ఇవ్వాలి మాత్రం ఇపుడూ చెయ్యడానికి మళ్ళీ వేరే ఇవ్వక్కర్లెదు కదా మీ దగ్గరే కొంటున్నాము కాబట్టి మీరే చేసిచ్చేయండి

రోయ్యిలూ అలాంటివన్నీ క్రిస్మస్సు న్యూఇయర్ టైంలో ఈ మళ్ళీ తీసుకుంటాంలెండి మాకు ఇప్పటికి పీతలునూ పులస చేపలు కావాలి వంద రూపాయలవి తీసుకుని ఏం చేసుకుంటామండీ ఏంటి వంద రూపాయలవే వద్దంటే మూడు వందలవి ఇస్తావా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు ఇన్నీ పట్టుకెళ్ళి ఎం చేసుకోవాలి సరేలే నీ బుట్టంతా ఇప్పుడే బేరమాడి మొత్తం పెట్టేసేలా ఉన్నావూ ఇంకేం చేస్తాం ఇవ్వు కానీ రోయ్యలు కూడా నువ్వే చేసివ్వాలి ఎంత టైం పడుతుంది అయితే నేనూ కొంచెం అటుపక్కనింకా కావలసినవి కొనుక్కుని వస్తాను ఈ లోపు అన్నీ చేసేసి ఉంచు మళ్ళీ నీకూ క్రిస్మస్కీ న్యూఇయర్కి ఆ టైంలో ఆర్డర్ ఇస్తాము అప్పుడు కూడా మంచిగానే తేవాలి సరే సరే